మా స్కూల్లో లైబ్రరీ ఉండేది మేము నేను మా ఫ్రెండ్స్ కానీ తరచుగా లైబ్రరీకి వెళ్ళే వాళ్ళం డైలీ లైబ్రరీలో మేము చాలా బుక్స్ చదివేవాళ్ళం ఉదాహరణకి తెనాలి రామకృష్ణ అవి ఇంకా హిస్టారికల్ బుక్స్ ఎక్కువగా చదివే వాళ్ళం లైబ్రరీలో మేము పిన్ డ్రాప్ సైలెన్స్ మైంటైన్ చేసే వాళ్ళం ఎందుకంటే అలా చేయకపోతే మా సారు మమ్మల్ని తిట్టేవారు ప్రతి స్కూల్లో లైబ్రరీ ఉన్నట్టు మా స్కూల్లో కూడా ఉండేది నేను మా ఫ్రెండ్స్ అనేక పుస్తకాలు లైబ్రరీలో చదివే వాళ్ళం పుస్తకాలే కాకుండా న్యూస్ పేపర్స్ కూడా మా స్కూల్కి మా లైబ్రరీ డైలీ వచ్చేవి కావున పుస్తకాలతో పాటు న్యూస్ పేపర్స్ కూడా మేము తరుచుగా అవి వాటిని చదివే వాళ్ళం మేము ఎక్కువగా చదివిన పుస్తకాలు తెనాలి రామకృష్ణ ఇంకా హిస్టారికల్కి సంబంధించిన బుక్స్ని పుస్తకాలను మేము ఎక్కువగా చదవడం జరిగింది లైబ్రరీలో రకరకాల పుస్తకాలు చాలా ఉండేవి ముఖ్యంగా మా స్కూల్లో చాలా పుస్తకాలు ఉండేవి మేము తరచుగా వాడిని చదువుతు ఉండే వాళ్ళం ఎందుకంటే చిన్నప్పుడు ఆ కథలని వినటానికి చాలా ఆసక్తిగా ఉండే వాళ్ళం మేమే కాకుండా చాలామంది పుస్తకాలలో ఉన్న కథలు చదవడానికి చాలా ఆసక్తి చూపించేవారు ఆ కథలే కాకుండా చాలా పుస్తకాలలో ఎక్కువగా ఆ కథలను వినటానికి లేదా చదవటానికి చాలామంది పిల్లలు ఆసక్తి చూపిస్తారు అందుకు చాలామంది లైబ్రరీ వెళ్ళేవాళ్ళు ముఖ్యంగా నేను నేను చాలా చాలా పుస్తకాలు లైబ్రరీలో చదివాను ఉదాహరణకి రాజులకు సంబంధించింది రాజులు కానివ్వండి హిస్టారికల్ కానివ్వండి మన భారతదేశ హిస్టారికల్కి సంబంధించిన చాలా పుస్తకాలను నేను చదవడం జరిగింది ఎందుకు అనంటే మనకు తెలియనివి చాలా విషయాలు పుస్తకాలలో దాగి ఉంటాయి మనకు ఏమన్నా తెలుసుకోవాలని ఉంటే పుస్తకాలు తప్పకుండా చదవాలి కావున నేను కూడా లైబ్రరీలో చాలా పుస్తకాలు చదివాను కొత్త విషయాలను తెలుసుకోవడానికి అలాగే మనం డైలీ చేసే లైఫ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి చాలా విషయాలు తెలుసుకోవడానికి లైబ్రరీకి వెళ్ళేవాడిని లైబ్రరీలో ఉన్న పుస్తకాలు చదివితే నాలెడ్జ్ గైన్ అవుతుంది కాబట్టి నేను మా ఫ్రెండ్ చాలా లైబ్రరీకి వెళ్ళే వాళ్ళం అలాగే పుస్తకాలు కూడా చదివే వాళ్ళం మాకు తెలియని విషయాలని చాలా అంటే చాలా విషయాలు లైబ్రరీ ద్వారా పుస్తకాల ద్వారా మేము తెలుసుకున్నాం ఎందుకంటే అలా చేస్తే మన రోజు గడిపే గడిపించే లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి మేము లైబ్రరీలో పుస్తకాలు చదివే వాళ్ళం